నాకు చదువుతోపాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం చిన్నప్పట్నుంచి నేను పాట్ పాటలు పాడాలని నాకెంతో ఆసక్తిగా ఉండేది నేను ఏ పాటలు పా పాడాలనుకున్నా కానీ ముందుగానే నేను పాట నేర్చుకుని దాన్ని నా అంతట చూడకుండా పాడటం నేర్చుకునేదాన్ని ఎక్కడైనా అటల పోటీలు కానీ సింగ్ పాటలు పాడే పోటీలు కానీ పెడితే నేను ముందుగా వెళ్ళి పాటలు పాడటానికి ప్రయత్నించాలనుకుంటాను కానీ మా తల్లిదండ్రులు ఇలాంటి విషయాలలో నన్ను వెనుకంజ వేస్తారు ఎందుకంటే వాళ్ళకి చదువులల్లోనే ముందుండాలి ఇలాంటి విషయాల్లో మనం ముందు ఉండకూడదని నన్ను వెనక్కి నెట్టేస్తారు అందుకని ఎక్కడేనా నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం ఎక్కడైనా ఏమైనా పాటలు పోటీలు జరిగితే నేను వెళ్ళి పాడాలనిపిస్తుంది కానీ అందరి ముందు నేను ఎలా పాడాలి ఎలా అందరు మళ్ళీ నన్ను ఏమనుకుంటారో అని అంత భయంతో నేను పాడలేక పోతాను కానీ మా తల్లిదండ్రులు మట్టుక్కి నన్ను కనుక ప్రోత్సహిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి పాటలు పాడి మంచిగా ఒక గొప్పగా పాటలు పాడాలనుకుంటున్నాను కానీ ఈ చదువు చదువుకోవాలి పాటలు పాడాలంటే రెండింటిని నాకు ఎలా సర్ది చేసుకోవాలో అర్ధమవ్వట్లేదు కానీ నాకున్న సమయంలో చదువుకోవటానికే మొత్తం కేటాయిస్తున్నాను కానీ పాటలు పాడుకోవటానికి నాకేమాత్రం సమయం దొరకట్లేదు ఇప్పుడు చదువుకోవాలనుకుంటే పొ ఉదయము ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చదువు మీదనే మొత్తం మేముంటే పాటలు పాడుకోవడానికి నాకు సమయం ఎక్కడా దొరకడం లేదు కాబట్టి నేను సాయంత్రం ఐదింటి నుంచి నా ఆరింటి వరకు పాటలు పాడుకుందామని దానికంటూ ఒక సమయాన్ని కేటాయిద్దామని నిర్ణయించుకున్నాను అప్పటినుంచి నేను పాటలు పాడటం మొదలుపెట్టాను అలా పాటలు పాడుకుంటూ పాడుకుంటూ ఒక నేనే పాటలు పాడుకుని ఫోన్ల్లో రికార్డ్ చేసుకుని నేనే వింటూ ఉండేదాన్ని అలా వినడం వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చేది ఆ నీ గొంతు బాగుంది మంచిగా పాటలు పాడుకోవచ్చు అన్నంత ధైర్యము వచ్చేది ఇలా ఎక్కడైనా పాటల పోటీ పెట్టినా కానీ మంచిగా పాడుకునే విధంగా నేను మంచిగా నా అంతట నేను కృషి చేసి ముందడుగులు వేద్దామని నిర్ణయించుకుంటున్నాను ఇలా పాడటం వల్ల చదువుని ఇలా పా పాటలు పాడటం రెండింటిని కూడా నేను మంచిగా బ్యాల్ సమానంగా నేను సర్దుకుపోయేలాగా చేసుకుంటున్నాను ఇట్ ఇటు చదువు విషయంలో కానీ పాటల విషయంలో కానీ రెండింటిని నేను మంచిగా చూసుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ ఆటలపాటలతో మంచిగా ముందుకు పోతున్నాను ఇలా చదువులో కూడా ఎటువంటి వెనుకంజ లేకుండా ఇది చదువులో కూడా నేను ముందుగా వెళ్ళుతూ ఉంటూ అలానే పాటల విషయంలో కూడా నేను పాటలు రాకుండా కాకుండా ప్రతీ ఒక్కటి నేను ముందుగానే నేర్చుకుని ముందుగానే వెళ్ళి పల్లవీలు చరణాలు అనింటిని పాడేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా పాటల విషయంలోనే నాకు చాలా ఆసక్తిగా ఉండేది ఎక్కడైనా ఏమైనా పోటీలు జరిగినా కానీ నేనే ముందెళ్ళి పాడాలనిపిస్తుంది ఎక్కువ నేనే పాడాలనుకుంటాను ఇలా గుళ్ళల్లో కానీ గుడిలో కానీ పాటలు పాడే కాంపిటీషన్లుంటే నేను ముందుగానే వెళ్ళి మైక్ తీసుకుని మైక్లో పాడేదాన్ని ప్రతీ ఒక్కళ్ళు బాగుంది నీ గొంతు నీ గొంతు బాగుందనే వాళ్ళు ఇలా అనటం వలన నాక్కూడా కొంచెం ఆసక్తి అనిపించేది ఎక్కడైనా మంచి గాయకురాలిగా అవ్వాలి మంచిగా ఎక్కడైనా మంచి గాయకురాలుగా అయితే మా ఇంటికి మంచి పేరు వస్తుంది మంచిగా పాటల్లో పాడటం వల్ల మంచి పేరు వస్తుంది మంచిగా అదొక గౌరవంగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను అందుకే నేను చదువులలో పాటలలో రెండిట్లల్లో సమానంగా నేను సర్దుబాటు చేసుకుంటూ పోతున్నాను